హలో ఆ అవును అవును చెప్పండి హలో

ఆ చెప్పండి బుక్స్ అంటే మీరు రెగ్యులర్ గా వస్తాననుకుంటే మాత్రం పాస్ తీసుకోవాలి లేక వచ్చి మ్యాక్జిన్స్ ను న్యూస్ పేపర్ చదువుతాంటే దానికి అవసరం లేదు కానీ మీకేమన్నా బుక్స్ తీసుకొని ఆ లైబ్రరీ లోకి వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకుంటా అనుకుంటే మాత్రం పాస్ కంపల్సరీ మీ ఆధారును ఒక ఫోటో తీసుకొస్తే మేము నోట్ చేసుకొని మీకు నంబర్ వేసి ఒకటి కార్డు ఇస్తాం పాస్ లాగా ఇంటికీ స్టోరీ బుక్స్ ఏమైనా మ్యాక్సిన్స్ అవి ఇస్తాం కానీ కాంపిటేటివ్ బుక్స్ మాత్రం ఇంటికి ఇవ్వడం ఉండదు కాంపిటేటివ్ బుక్స్ మీరు ఎంత సేపు కావలంటే అంతసేపు ఇక్కడే లైబ్రెరీ లో ఉండి చదువుకోవచ్చు కాంపిటేటివ్ ను మాత్రం ఇంటికి ఇవ్వడం ఉండదు నోవెల్స్ ఇస్తాం

అట్ ఏ టైం లో మీకు ఒకసారి మీరు త్రీ బుక్స్ తీసుకపోవడానికి ఉంటుంది త్రీ బుక్స్ మళ్ళీ మాకు వన్ వీక్ లోపు మాకు హ్యాండవర్ చేయాలి త్రీ కంటే ఎక్కువ తీసుకపోవడానికి ఉండదు ఎందుకంటే అవి పది పదిహేను బుక్కులు తీసుకొని పోయి చదువుకోవడం కంటే వన్ టూ బుక్స్ తీసుకొని వెళ్ళి అవి చదువు కొని కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్లీ లైబ్రరీలో ఇచ్చేసి మళ్ళీ కొత్తవి తీసుకొని వెళ్ళవచ్చు కదా అలా తీసుకెళ్ళే ముందు అంటే ఆ బుక్కు కాస్ట్ కి తగ్గట్టుగా కొంత అమౌంట్ తీసుకుంటాం సపోజ్ త్రీ బుక్స్ కి కలిసి ఒక త్రీ హండ్రెడ్ అయింది అనుకోండి మీరు తీసుకపోతున్నందుకు గాను మేము ఆ త్రీ హండ్రెడ్ పే చేపించుకుంటాము లేదా మీరు ఆ పాస్ తోనే ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కట్టిండ్రనుకో మళ్ళీ ఎప్పటికి మీరు బుక్ తీసుకొని వెళ్ళడానికి ఉంటుంది మళ్ళీ ఒకవేళ మాకు వద్దు అనుకున్నప్పుడు మీ ఫైవ్ హండ్రెడ్ అనేది మేము మీకు రిటర్న్ ఇస్తాం బుక్స్ తీసుకెళ్ళే స్యిచువేషన్ ఉన్నది అని అనుకుంటే పే చేసుకోండి అవసరం లేదు అనుకుంటే లేదా ఎప్పుడు మేము బుక్ తీసుకొనిపోయినప్పుడు అప్పుడిది అప్పుడు పే చేసుకుంటాం అంటే అలా కూడ చేసుకోవచ్చు ఓకే వచ్చి తీసుకెళ్తార బుక్స్ ఒక్ ఒక్ ఓకే నండి మేము ఆ టెన్ నుండి సిక్స్ వరకు ఉంటాము నేను ఉంటాను లేక పోతే సార్ ఉంటారు ఇద్దరిలో ఎవరోఒకరం ఉంటారు ఈ నెంబర్ కి కాల్ చేసి రావచ్చు వచ్చేసి తీసుకెళ్ళచ్చు ఎవరమైన అంతే ఇన్ఫర్మేషన్ ఓకే